తెలుగు భాష సంస్కృతి గుర్తింపుపై ఏలాంటి ప్రభావం చూపింది అంటే నేను తెలుగు మాట్లాడడం ద్వారా నేను భారతదేశానికి నేను ఆంధ్రప్రదేశ్కి చెందిన అమ్మాయిని అని అలాగే నా యొక్క డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి ఇండియన్ మహిళల గుర్తించడం జరిగింది